సదుపాయాలు సౌకర్యాల వ భరణంగా గ్రామీణ పాఠశాలలు ఎలాంటి సవాలు ఎదుర్కుంటున్నాయి పాఠశాలలో వాటర్ సదుపాయం ఇట్లా ఫుడ్డు ఫుడ్డు లేకపోవడం ఇట్ల కరెంటు ఫెస్టివల్స్ లేకపోవడం దానివల్ల పాఠశాల ఎదుర్కుంటున్నాయి అప్పుడు ఫస్ట్ ఆఫ్ గవర్నమెంట్ పాఠశాలలు మొత్తానికి మూసివేశాయి ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి కానీ వాళ్ళకు స్టడీ ఆఫ్ స్టడీ ఇంగ్లీషు సరిగ్గా రాకపోవడం తెలుగు ఓన్లీ తెలుగే పెట్టడం గవర్నమెంట్ స్కూల్ అలా ఇప్పుడు వాటర్ సదుపాయం లేక వాళ్ళకు ఈ ఈ కరెంటు లేక ఈ అన్నం వాళ్ళకు దొడ్డు బియ్యం పెట్టుట్లా జీర్ణం కాక కడుపులో నొప్పి లేవటం వల్ల ఇట్లా రోజూ ఒకటే కర్రీ పెట్టేసరికి కడుపులో పెయిన్స్ పెయిన్స్ వచ్చుడు నొప్పి లేవడం వాళ్ళకు దోమలకు ఫ్యాను లేకుండా పాఠశాలలు గవర్నమెంట్ స్కూలల్లో ఫ్యాన్లు లేకుండా దోమలు కుట్టడం ఇలాంటి జ్వరాలు పిల్లలకు జ్వరాలు అచ్చుట్లు ఇవన్నీ ఎదుర్కుంటున్నారు గవర్నమెంట్ స్కూలల్లా ప్రైవేట్ స్కూలల్లా ఇట్లా స్టడీ మంచిగా ఉండబట్టికి అటు చూసేసరికి పిల్లలుకు గవర్నమెంట్ స్కూలు అందుకే స్కూలల్లో ఎదుర్కుంటున్నారు పిల్లల వల్ల పాఠశాలలు ఎదుర్కుంటున్నారు పిల్లలు స్కూల్ రాకపోవడానికి కారణం ఇవన్నీ గవర్నమెంట్ స్కూలల్లో అందుకే స్కూలు పర్యావ ఇ పాఠశాలలు ఎలా ఎదుర్కొంటున్నాయి ఇబ్బందులు పిల్లలు రాకపోవడం వల్లనే గవర్నమెంట్ స్కూల్లు ఇట్లా ఎదుర్కొంటున్నాయి వాళ్ళకు ఎలాంటి సదుపాయం లేకనే స్కూల్ గవర్నమెంట్ స్కూల్ రావడానికె భయపడుతూ ప్రైవేట్ స్కూలల్లకెళ్తున్నారు ఇప్పుడేంటంటే మీరు స్టాప్ పాఠశాలలో వాటర్ సదుపాయం ఇట్లా వాష్ రూమ్లో వాటర్ రాకపోవడం ఇట్లా ఫుడ్ సన్న బియ్యం పెట్టకపోవడం వాళ్ళకు రోజుకో హైట్ రకంగా కూరలో ఎగ్స్ పెట్టకపోవడం వలనే ఈస్ పాఠశాల వెనకబడిపోతుంది ఇవన్నీ స సదుపాయాలు మంచిగున్నట్టుంటే పిల్లలు గవర్నమెంట్ స్కూలల్లో జాయిన్ అవ్వుడు ఇట్లా మంచి స్టడీ ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుంటే ఇట్లా గవర్నమెంట్ స్కూలు రన్నింగ్ రోజు మంచి రన్నింగ్ చేసుకుంటూ ఇలాంటి సదుపాయాలు అన్నీ ఉంటే పిల్లలు ఎలాంటి ఆరోగ్య అనారోగ్యంతో ఉండకుండా గవర్నమెంట్ స్కూలల్లో గవర్నమెంట్ స్కూల్ వెనుక పడకుండా ముందుకు సాగుతూ ఉంటే